హలో

అవునండి చెప్పండి అవును ఎంతమంది వస్తారండి ఓకే అండి బస్సు బస్సు బస్సు ఉందండి బస్ ఉందండి ఎల్లుండి మరి చెప్పమంటారా బస్ ఉందండి ఎల్లుండి బస్సు అయితే అరకు వెళ్ళడానికి బాగుంటుందండి అవునండి ఎల్లుండి అండి ఒక ఇరవై మంది వెళ్ళొచ్చండి

అవునండి బస్ ఆపుతామండి భలేవారు అన్నీ చూపించాలి కదండి మొత్తం పద్దెనిమిది వందలండి

ఎప్పుడు ఎప్పుడొస్తారండి మీరు అవునండి అవునండి

ఓకే అండి ఏ ఎన్ని రోజులు ఉంటారండి ఒక రోజంటే బడ్జెటు మినిమం పద్దెనిమిదొందలు అవుతుందండి మీకు ఏసీ అవునండి మీకు ఏసీ బస్ అండి నాన్ ఏసీ బస్ కావాలండి ఓకే అండి ఏసీ బస్సేగా ఏసీ బస్ అయితే వస్తామండి

వాట్సాప్లో పెట్టండి ఓ ఓకే అండి